నేను కాలేజి నుంచి వచ్చేసరికి మా పెద్దమ్మ పెద్దనాన్నలు మా అక్క పెళ్ళి కుదిరిందని పెళ్ళి పత్రిక ఇచ్చి ఆహ్వానించారు మా కుటుంబం అంతాని మేము మా పెద్దమ్మ గారి కూతురు పెళ్ళి కుదిరిందన్న సంతోషంలో మా నాన్న గారితో మాట్లాడి సొంత పెద్దమ్మ కావడంతో వారం రోజుల ముందే ఊరికి వెళ్ళాము అది ఒక పక్కా పల్లెటూరు అవ్వడంతో నాకు ఆ పచ్చని పొలాలు పైర్లు పంట పొలాలు వాతావరణం బాగా నచ్చి చాలా ఎంజాయ్ చేసాను చాలా ఎంజాయ్ చేసాను అలా పెళ్ళి అనగానే మా పెద్దనాన్న చాలా షాప్పింగ్స్ అనీ అక్కడికి వెళ్ళిన రోజు నుంచి ప్రతీ రోజూ తిరగడం బాగా ఆనందంగా ఆడుకోవడం పాడుకోవడం ఇవే జరిగాయి షాపింగ్లో అక్కకి పెళ్ళికి సంబంధించిన సామాన్లు అవన్నీ కొన్నాము ఇంకా పెళ్ళి పేరుతో షాపింగ్ అంటే నేను చాలా చేసేసాను అలా చాలా హ్యాపీగా జరిగాయి ఇంకా పెళ్ళిలో భాగంగా సంగీత్లు హల్దీ ఫంక్షన్లు చాలా ఉంటాయి కదా అలా హల్దీ ఫంక్షన్లో సరదాగా పిన్నిలు బాబాయిలు అక్కలు బావలు అందరు ఒకరికొకరు పూసుకుంటూ నీళ్ళు గుమ్మరించుకుంటూ చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము దాని తరువాత సంగీత్కి వస్తే డ్యాన్స్ పెర్ఫార్మన్స్లు ఒక్కొక్కరి ప్రాక్టీసులు కుళ్ళు జోకులు స్క్రిప్ట్స్ అలా అది హల్దీ ఫంక్షన్ కూడా చాలా మంచిగా మేము ఇది చేసాము దాని తరువాత పెళ్ళి వేడుకల్లో వస్తే చాలా బాగా అక్క పెళ్ళికి చాలా బహుమతులు వచ్చాయి ఇంకా మా పెదనాన్న పెద్దమ్మ తెల్లారితే పెళ్ళి పెట్టుకొని వాళ్ళు ఒక పక్క పెళ్ళి చేసి కూతురు అత్తగారింటికి వెళ్ళిపోతుందనే బాధ ఇంకో పక్క కట్నం భారీగా పెట్టాలి పెట్టకపోతే నా అల్లుడు ఏం మంచిగా చూసుకుంటాడు నా బిడ్డని అనే బాధో వైపు ఆ పెళ్ళికొడుకు వాళ్ళకి కట్నం క్రిందికి మా పెదనాన్న చాలానే అనుకున్నారు వాళ్ళు అడిగింది కూడా అలానే ఉంది పదిలక్షల కట్నము పది తులాల బంగారము రెండు ఫ్లాట్స్ అనేవి కట్నం క్రిందికి మా పెద్దనాన్న వాళ్ళు అడిగినట్టుగానే అన్నీ ఇస్తా అని ఒప్పుకున్నారు మా అక్క ఒక పక్క నేను పెళ్ళి అయితే వెళ్ళిపోవాలా ఇన్ని రోజులు అమ్మ వాళ్ళతో ఉన్నాను అని తన బాధ ఒక పక్క బాధ చాలా ఏడ్చింది పెళ్ళికి ముందు అలా పెళ్ళి తంతు రానే వచ్చింది పెళ్ళిలో బా బంధువులు అందరూ చాలా బహుమతులు ఇచ్చారు కట్నం చదివించే వాళ్ళు కట్నం చదివించారు గిఫ్టులు ఇచ్చారు ఎక్కువగా గిఫ్టులు అనేవి మొత్తం అక్క బావ వాళ్ళ ఫ్రేమ్స్ కపుల్స్ టైప్ ఫొటోస్సే ఇచ్చారు ఫోటో ఫ్రేమ్స్ కట్టించి ఇచ్చారు ఇంకో ఇచ్చారు ఆడపిల్లకి పెళ్ళి చేస్తే అత్తగారింటికి వెళ్ళిపోతుందన్న బాధ కన్నా అమ్మగారింటి నుంచి ఇన్ని ఇన్ని సంవత్సరాలు పెరిగి ఉన్నట్టుండి అత్తగారింటికి వెళ్ళిపోతుందన్న బాధే ఎక్కువగా ఉండే మా అక్కకి అయినా ఇంకా తప్పదు కదా పెళ్ళి ఏ నాటికైనా చేసుకోవాల్సిందే ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే పెళ్ళి మండపంలో ఇచ్చే వస్తువులు బీరువా మంచం డ్రెస్సింగ్ టేబుల్ ప్లేట్లు ఫ్రిడ్జ్ టీవీ బడి బాసన్లు అంటూ వగైరా వగైరా చాలా అంటే చాలా పెట్టారు మా పెదనాన్నకి ఉంది ఒక్కగానొక్క కూతురు కాబట్టి ఎక్కడా ఏమీ తక్కువ చేయకుండా అన్నీ చాలా గ్రాండ్గా చేసారు అత్యద్భుతంగా పెళ్ళి అయితే వెళ్ళింది తీరా అప్పగింతల దగ్గరకి వచ్చేసరికి మా అక్క ఓ భలే ఏడ్పులు మా పెద్దమ్మ ఏడుపుకి అయితే ఇంకా పేరు పెట్టక్కర్లేదు అలా చాలా జరిగాయి నిజానికి ఇక్కడ ఎంత ఎంజాయ్ చేసామో అంతే బాధ కూడా అయింది ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి పెళ్ళి చేసుకొని ఒక ఇంటికి వెళుతుంది అంటే ఆ బాధ ఎలా ఉంటుందో తల్లితండ్రులకి పెళ్ళి చేసుకుని వెళ్ళే అమ్మాయికి బాగా తెలుసు తరువాత పెళ్ళై పోయిన తరువాత బంధువులు ఇచ్చిన బహుమతులు అన్నీ మేము తీసి పేర్లు కట్నం చదివి చాలా పేర్లు వ్రాస్తుంటే చాలా బంగారమే పెట్టారు బంధువులు కూడా చాలా డబ్బులే వచ్చాయి అన్ని కట్నాలు తీసి చదవగా సుమారు మూడు నాలుగు లక్షల వరకు వచ్చాయి కట్నాలు అయితే ఇక ఇంతేనా ఆడపిల్ల పెళ్ళి అన్నపుడు ఇవన్నీ ఉండనే ఉంటాయి అలా పెళ్ళి చాలా సందడిగా జరిగింది ఓ మా బంధువులు అన్నాకూడా బలగం చాలా పెద్దది పెళ్ళికి అనుకున్న దానికన్నా మూడు రెట్లు ఎక్కువగా వచ్చారు పెళ్ళి డెకరేషన్ కానీ భోజనాలు కానీ అన్ని వెరైటీస్ మా పెదనాన్న ఏర్పాటు చేసారు ఏదీ తక్కువ కాకుండా ఏదీ ఎక్కువ కాకుండా అన్నీ మంచి పేరుతో ఉండేలాగా చేసారు పెళ్ళిపందిర్లు డెకరేషన్ గాని ప్రతీది పర్ఫెక్ట్ అంటే చాలా పర్ఫెక్ట్గా ఆచి చూచి ఒకటికి పదిసార్లు ఆలోచించారు ఆడపిల్ల పెళ్ళి అని ఒక దగ్గర పేరు రాకూడదు అని మా బావ గారిని దగ్గర కూర్చోబెట్టి కట్నం చదివించారు వారు అడిగింది ఏదీ కాదనలేదు ఏదీ ఇంత అంత అని కూడా మాట్లాడలేదు కట్నాలు లేని బహుమతులు అంటూనే లేవు ఏదీ తక్కువ చేయలేదు కట్నాలు అంటే కట్నాలు ఫ్లాటే కావాలంటే ఫ్లాట్ మళ్ళీ డబ్బు కావాలి అంటే డబ్బు ప్రతీది చేసారు గొప్పింటి సంబంధానికే ఇచ్చి చేసారు మళ్ళీ కానీ ఇంత ఆడపిల్ల తండ్రి కాబట్టి ఎన్ని అడిగినా కానీ చేసినా కొంచం బాధ అయితే ఉంటుంది కదా నా బిడ్డను బా చూసుకుంటారా బాగా చూసుకోరా అని ఆ చింత ఆ మొత్తం బాధ మాత్రం మా పెదనాన్నకి అయితే ఉండింది ఇంకా మా పెద్దమ్మ విషయానికి వస్తే నా నా బిడ్డ వెళ్ళిపోతుంది అంటే ఒక్కగానొక్క బిడ్డ అటాచ్మెంట్ బాగా గారాబంగా పెంచారు మా అక్కని ఇంత గ్రాండ్గా పెళ్ళి చేయడం అనే కాదు కానీ చాలా చక్కగా చదివిపించినారు పెద్ద చదువులే చదివింది మా అక్క కూడా బిటెక్ ఏంబిఏ అన్నీ చేసింది మా అక్క తను టాపరే ఇంకా పెళ్ళి చేసుకున్న తరువాత ఇంకా వాళ్ళ ఇష్టం కదా జాబులు చెయ్యాలన్నా ఏది చెయ్యాలన్నా సో అలా అలా సాగిపోతుంది ఇంకా తన జీవితం అనేది ఒక ఇంటికి ఇచ్చిన తరువాత ఇంకేం ఉంటుంది చెప్పండి ఇంకా బహుమతులు కట్నం దగ్గర అయితే ఇస్తారు కట్నం ఈ రోజులలో లేదు అన్నారే తప్పితే ఈ రోజులల్లో ఎక్కడ అండీ కట్నం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుని పోతున్నారు అందరు కట్నాలు అడిగేవాళ్ళే తండ్రులు కూతురు సుఖపడలే సుఖంగా ఉండాలి అనే మంచి మనసుతోనే తండ్రులు ఇచ్చే కట్నాలే ఎవరైనా కట్నాలు తీసుకుంటున్నారు ఇక బహుమతులు అంటారా పెళ్ళి పేరంటం అంటే బహుమతులు అలా వస్తూ ఉంటాయి తరువాత మనం దాన్ని చూసుకోవాలి మళ్ళీ వారిది వారికి వాళ్ళ పెళ్ళిళ్ళ అప్పుడు వాళ్ళకి పెట్టాలి ఇంకా మా పెదనాన్న మా అక్క పెళ్ళి చేసేంత గ్రాండ్గా అయితే నేనైతే ఇప్పటివరకు ఏ పెళ్ళి చూడలేదు నేను ఇంకా అన్నీ మా సొంత పెద్దమ్మ కావడంతో కొంచెం ముందుగా వచ్చి ఉన్నాను కాబట్టి బాగా ఎంజాయ్ చేసాను పల్లెటూరు పెళ్ళి అన్ని తీసిపడేయడానికి కూడా లేకుండా సిటీ లెవెల్లో చాలా అద్భుతంగా చేసాడు మా పెదనాన్న పెళ్ళి మాత్రం అన్నీ ఇచ్చుకుంటూ చేసుకుంటూ ఎక్కడ తక్కువ కాకుండా బంధువులని రెండు రోజుల ముందే కొంత మంది పదిహేను రోజుల ముందు కొంత మంది అలా అందరు వచ్చారు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు అందరూ వచ్చారు అందరికి బట్టలు పెట్టారు మేనమామ మేనత్తలకి అందరికి పెట్టారు మా పెద్దమ్మ కూడా ఎవరికీ తక్కువ చేయలేదు ఆ మాటకి వస్తే నాకు కూడా మా పెద్దమ్మ బట్టలు పెట్టింది పెళ్ళికి అన్నీ తానే దగ్గరుండి చూసుకుంది పెళ్ళి ఖర్చులే కానీ మాకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ తనే చూసుకుంది ఏదీ తక్కువ చేయలేదు అలా బంధుమిత్రులందరినీ బాగా తీసుకుని దగ్గర తీసుకుని ప్రతీది చేసింది మా పెదనాన్న ఊరి బయట మొత్తం ఉన్న వాళ్ళందరినీ చూసుకుంటే మా పెద్దమ్మ ఇంటికి వచ్చిన ఆహ్వానితులు అందరినీ ఏదీ తక్కువ చేయకుండా అందరికీ ఏది కావాలంటే అది చేసి పెట్టారు పిండి వంటలు చేసింది మా పెద్దమ్మ చాలా రకాల పిండి వంటలు కొత్త అల్లుడు కాబట్టి అల్లుడికి ఇష్టమైన వంటకాలు కూడా చేసింది పెళ్ళైన తరువాత నా అల్లుడు రావాలి కదా తినాలి కదా అన్నట్టు కూడా చాలా చేసింది ఏది తక్కువ చేయకుండా అట్లా పెళ్ళైతే సందడిగా జరిగింది కానీ పెళ్ళిలో అప్పగింతల అప్పుడు ఏడ్చినంత అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఏడుస్తారని నాకు అప్పుడే తెలిసింది బావగారికి బండి కావాలంటే బండి ఇప్పించారు కార్ కావాలి అంటే మళ్ళీ కార్ ఇప్పించారు ఇవన్నీ మళ్ళీ కట్నం క్రిందికే అంటే ఇంకా ఒక్కగానొక్క ఆడపిల్ల కాబట్టి ఎన్ని అడిగినా మా పెదనాన ఒక్కదానికి ఊ అనలేదు ఆ అనలేదు ప్రతీ దానికి ఇచ్చుకుంటూనే పోయారు అయన అడగంగానే కట్నం క్రిందికి పది లక్షలు డబ్బు ఇచ్చారు చేతికే ఇచ్చారు మళ్ళీ పది తులాల బంగారం మా అక్క మెడలో ఉండాలి కాబట్టి ఇచ్చారు రెండు ఫ్లాట్లు అక్క పేరు మీదే రిజిస్టర్ అవి ఇచ్చారు మళ్ళీ కార్ కావాలి బండి కావాలి అది ఇదీ అంటే అవి కూడా ఇచ్చారు ఏది కావాలంటే అది సమకూర్చారు తప్పితే దేనికి ఇంత మాట మాత్రం తెచ్చుకోలేదు మా పెదనాన్న గారు ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఏ తోడు ఏంటో అన్న బాధే ఎక్కువ ఉన్న ఆడపిల్ల ఒక్కతే కదా తనకి ఇప్పుడు పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతే ఇక మమ్మల్ని ఎవరు చూస్తారు అన్న బాధ ఒక ప్రక్క అయితే ఇంకో పక్క ఇంతగానం ఘనంగా పెళ్ళి చేసి పంపిన నా బిడ్డని తను బాగా చూసుకుంటారా తను సుఖంగా సంతోషంగా బ్రతుకుతుందా అనే భయం ఒక పక్క ఏ తల్లిదండ్రులకైనా ఉండే బాధ భయమే కదా పెళ్ళైతే ఆడపిల్ల ఎలా ఉంటుందో అని పెళ్ళైన తరువాత మళ్ళీ ఇంకెన్ని కష్టాలు ఎదురుకోవలసి వస్తుందో అన్న భయం ఉంటుంది ఎంతైనా ఆడపిల్ల అమ్మగారి ఇంట్లో పెరిగినంత సున్నితంగా అయితే అత్తగారింట్లో పెరగలేదు కదా మా అక్కకా ఇంటి పని వంట పని అస్సలు చేతకాదు ఎంతసేపు ఉన్నా గారాబంగా పెరిగింది ఒక్కగానొక్క బిడ్డ అని చెప్పారనుకోండి ముందే మా బావ వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళకి పాపకైతే వంట పని అవేం రావు నేర్పించుకోవాలని కొంచం నేర్చుకుంది పెళ్ళి కుదిరిన తరువాత ఎంగేజ్మెంట్కి పెళ్ళికి టూ మంత్స్ గ్యాప్ వచ్చింది అలా నేర్చుకుంది కొన్ని కొన్ని కానీ పర్ఫెక్ట్గా ఇంతకు ముందులాగైతే కాదు అలా మా అక్కకి కూడా బాధ ఇవ్వడం కూడా కొంచం దూరంగానే వచ్చింది సంబంధం కూడా ఇంకా ఊ అంటే ఆ అంటే అమ్మని చూడాలి నాన్నని చూడాలి అంటే వచ్చేటంత దగ్గర దూరం అయితే కాదు దగ్గర అయితే కాదు డిస్టెన్స్ అయితే లాంగే ఉంది అట్లా మా అక్క బాధ కొంచం ఇలా పెళ్ళి గురించి జనం పెళ్ళికి వచ్చినప్పుడు ఏం పెడతారో ఏం చేస్తారో అనేది నాకు మొదటి సారిగా నేను కూడా అనుభూతి చెందింది అంటే మా అక్క పెళ్ళే ఆడ పెళ్ళి ఆడపిల్ల పెళ్ళి అనగానే ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్ని బాధలు ఉంటాయో బాధ్యతలు ఉంటాయో అన్నీ నాకు కూడా ఈ మధ్యే తెలిసాయి నేను ఒక ఆడపిల్లనే కాబట్టి తెలుసుకోగలిగాను మా అక్క బాధ మా పెదనాన్న బాధ పెద్దమ్మ బాధ తల్లిగా తను ఎంత చేసిందో తండ్రిగా ఎంత చేయాలో అక్క తన కూతురిగా కూతురి బాధ్యత నిలబెట్టుకోవడానికి ఎన్ని చేసిందో ప్రతీది ఇంకా బహుమతులు అవన్నీ మేము చూసుకున్నాము కట్నం కానీ ఇంకా చిన్న పిల్లలం మాకు ఎందుకు అప్పగిస్తారు పెద్దలే తీసుకున్నారు ఇంకా చాలా ఎంజాయ్ చేసాము మా నాన్నగారైతే కరెక్ట్గా పెళ్ళి సమయానికి వచ్చారండీ ఆయనకి డ్యూటీ ఉండాలి ముందు అన్నీ కాదు మా అమ్మ నేను వారం రోజుల ముందే వెళ్ళిపోయాము అలా చాలా సంతోషంగా ఎంజాయ్ చేసి అన్నీ ముందు ఉండి మా మమ్మీ మా పెద్దమ్మకి సొంత అక్క కాబట్టి ముందుండి అన్నిట్ల హెల్ప్ చేసింది పిండి వంటలే కానీ ప్రతీ దాంట్లో ముందుండి మా అమ్మ సహాయం చేసింది ఇద్దరు అక్కచెల్లెలు కలిసి ప్రతీ పని సమకూర్చుకున్నారు ఇంకా మా అన్నయ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ఊరు అనుకుంటూ అతను తిరిగాడు ఇంకా నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లని అక్క ఇట్లా పెళ్ళి చేసుకోగానే ఎన్ని బాధ్యతలు మీదికి ఉంటాయి పెళ్ళి కాక ముందు ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుంది పెళ్ళైన తరువాత ఎలా ఉంటుందని చెప్పి నేను నేర్చుకున్నాను నేను నేర్చుకున్న కొన్ని అనుభూతులు అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇంకా పల్లెటూరు అనగానే ఆ మట్టి వాసన ఆస్వాదిస్తూ అలా అలా గడిపేయొచ్చు మామిడి కాయ చెట్లని బత్తాయి చెట్లని పొలాల్లో తిరుగుతూ ఆ పంట పొలాలన్నీ ఆస్వాదిస్తూ అదొక ఎంజాయ్మెంట్ అలా పెళ్ళికి కట్నాల సంగతికి వస్తే కట్నాలు ఇవ్వకుండా అయితే పెళ్ళిళ్ళు చేసుకొనే కాలం అయితే ఇంకా పోలేదు అండి కట్నాలు భారీగా తీసుకుంటున్నారు అలానే పెళ్ళి చేసుకుంటున్నారు నా జీవితంలో నేను చుసిన స్టోరీ మా అక్కది కట్నం విషయాలకి బహుమతుల విషయాలకి